నాకు ఆసనాలలో నేను ఎక్కువ వేసే ఆసనం ఏంటంటే ధ్యాన ధ్యానం చేసుకుంటూ వే ఆసనం వేసుకొని ఊపిరి పీల్చుతూ ఊపిరి బయటకి వదులుతూ నేను ఆ ఆస ఆసనాన్ని అబ్యాసం చేస్తూ ఉంటాను అలాగే నాకు ఇంకా నియమ ఆసనం కూడా నాకు చాలా ఇష్టం అలాగే అది కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఏమైనా స్ట్రెస్ నుంచి కూడా రిలీఫ్ అనిపిస్తుంది నాకు ఆ ఆసనం అంటే చాలా ఇష్టం ఎందుకంటే ప్రతి ఎవరూ లేనప్పుడు నేను ప్రశాంతంగా ఒక్క దాన్నే వేసుకుంటాను ఆ ఆసనం అలాగా నాకు కూడా నేను అలవాటు చేసుకున్నాను అలాగే మా ఇంట్లో వాళ్లకి కూడా అలవాటు చేశాను ధ్యాన ఆసనం వేసినప్పుడు ఏంటంటే కాళ్లు రెండు దగ్గరికి పెట్టుకుని మ మా మనం ఎలా అయితే కూర్చుంటామో బాస్మటాలు వేసుకుని అలా కూర్చొని ఆసనం చేసేదే ధ్యాన ఆసనం అది చాలా నిష్టగా చెయ్యాలి